పుస్తకాలు దగ్గరలో ఉన్న అనకాపల్లి బస్ స్టాండ్లో కానీ బుక్ స్టోర్లు దగ్గరలో ఉన్న బుక్ స్టోర్స్లో కొనే వాళ్ళం నర్సీపట్నం ఏరియాస్లోని వాటిలోని బట్ ఇప్పుడు ఏంటంటే నావల్స్ కానీ ఇవి కానీ ఏమి దొరకట్లేదు ఇక్కడ దగ్గరలో వీటి గురించి వైజాగ్ వెళ్ళి అక్కడ కొనే వాళ్ళము అలాగే ఇప్పుడు ఆన్లైన్లోనే అమెజాన్ స్టోర్స్ అవి బాగా వచ్చి వాటిలో కొనడం విరుగుగా అయయింది ఇది బానే ఉంది మాకు దగ్గరలో ఎక్కడ కూడా బుక్ స్టోర్స్లో నావల్స్ కానీ లేదంటే పిల్లలు రీడింగ్ బుక్స్ కానీ ఇవి ఏవి కూడా దొరకట్లేదు బట్ ఇవి అన్నింటిన్నీ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లోని ఇదివరకైతే చక్కగా వైజాగ్ వెళ్ళిన దొరికేవి బట్ బుక్ స్టోర్స్ అన్నీ కూడా నార్మల్ బుక్స్ లేదంటే పెన్నులు వాటి గురించే తప్పించి ఫ్యాన్సీ గురించే తప్పించి ఇంకా పుస్తక పిల్లలు చదివే పుస్తకాల గురించి కానీ లేదంటే ఒక నావల్స్ కానీ ఒక ఎడ్యుకేషన్ పుస్తకాలు కానీ దగ్గరో ఎక్కడో కానీ దొరకట్లేదు అన్నమాట అవి విడిగా కాకుండా దగ్గరలో షాప్స్లో కూడా ఉండాలంటే ఇప్పుడు పుస్తకాలు చదవడం అందరు మానే సారు దానివల్ల ఇక్కడ స్టోర్స్ అనేవి తగ్గిపోయాయి అలా కాకుండా ఆన్లైన్లో అందరు చదివుతున్నారు సో దానివల్ల ఆన్లైన్ పర్చేసింగ్ పెరిగింది కానీ బుక్ స్టోర్స్ పర్చేసింగ్ అనేది లేదు సెకండ్ హ్యాండ్ బుక్స్ అంటే ఎక్కడో కానీ ఇదివరకు ఎవరో పేద పిల్లలు బుక్స్ కొనుక్కలేని వాళ్ళు సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కునేవాళ్ళు ఒకళు వాడేసిన పుస్తకాలు సెకండ్స్కి అమ్మేసిన తర్వాత అక్కడ నుంచి సెకండ్స్ పుస్తకాలు వీళ్ళు కొనుక్కోని చదువుకునేవారు కానీ ఇప్పుడు అందరూ కూడా అవి సెకండ్స్ కాదు అసలు ఫస్ట్ బుక్స్ ఫస్ట్ హ్యాండ్ బుక్స్ కొనడమే తగ్గించేేశారు అన్ని ఆన్లైన్లో సెల్ ఫోన్స్లో ట్యాబ్స్లో చూసుకోవడం మొదలు పెట్టారు అలా కాకుండా బుక్స్ చదివితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాలాంటి వాళ్ళ కొంచెం బుక్స్ చదవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాము కానీ బుక్స్ చదువుదాం అంటే చేతి బుక్స్ చదివితే అది ఒక ఫీల్ంగ్ కనిపిస్తుంది ఆ ఫీల్ లేకుండా పోయింది అన్నమాట ఇప్పుడు ఆన్లైన్లో చదవడం వల్ల బట్ నేను మాత్రం ఆన్లైన్లో చదవడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించట్లేదు దానివల్ల కళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో అందువల్ల నేను మ్యాక్సిమమ్ బుక్స్ కొనుక్కోని చదవడానికి ఎంత దూరమైన సరే వెళ్లి కొనుక్కోవడము లేదంటే ఆన్లైన్లోని పర్చేస్ చేసుకుని కొనడము జరుగుతుంది అన్నమాట ప్రస్తుతానికి అంతా కూడా నేను కలెక్షన్ చేస్తాను యండమూరి బుక్స్ నేను కలెక్షన్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాకా కలెక్షన్ అయింది ఆయన రాసిన అన్ని పుస్తకాలు కూడా బట్ అన్ని పుస్తకాలు ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ కూడా అవి దొరికితే బాగుండేది బట్ దొరికినంతవరకు మాత్రం చదవగలుగుతున్నాము సెకండ్ హ్యాండ్ బుక్స్ అసలు స్టోర్స్ ఎక్కడో ఉంటున్నాయి పూర్ణ మార్కెట్లు ఆ ఏరియాస్లో కానీ అక్కడ కూడా మనకు కావాల్సిన పుస్తకాలు అంటు దొరకట్లేదు అవి ఏవో పుస్తకాలు ఉంటున్నాయి అవి ఏంటి ఎప్పుడో పాతవి విజేత అకామిడేషన్స్ అవి ఉంటున్నాయి కానీ ప్రెజెంట్ రన్నింగ్వి ఉండట్లేదు అన్నమాట అలా కాకుండా అన్ని పుస్తకాలు మనకి రెడీగా అన్ని స్టోర్స్లో ఉండాలంటే చదివే వాళ్ళు పాఠకులు ఎక్కువ పెరగాలి మొబైల్స్లో చదవడాలు ట్యాబ్స్లో చదవడాాలు లాంటివి కాకుండా పుస్తకాలు రీడ్ చేయడం పిల్లలకి అలవాటు చేస్తే పాఠకులు అనే వాళ్ళు పెరుగుతారు కాబట్టి రాసేవాళ్ళు కూడా తగ్గిపోయారు ఎందుకంటే ఒకప్పుడు పాఠకులు బాగా ఉండి విరువిగా ఉండి పుస్తకాలు కొనుక్కుని చదివేవారు ఇప్పుడు కొనుక్కోని చదివేవాళ్ళు లేరు అందువల్ల పుస్తకాలు ప్రింటింగ్ కూడా తగ్గిపోయింది ఎవరో రాస్తున్నారు కానీ అవి అంత విరివిగా అందుబాటులోకి అందరికి అందుబాటులోకి ఉండట్లేదు ఒకప్పుడు చూసుకుంటే ప్రతి షా ఒక వీధికి ఒక షాప్ అనేది ఉండేది కానీ ఇప్పుడు ఊళ్ళో మారుమూల ఉంటున్నాయి కానీ దొరకట్లేదు అలా కాకుండా మనకి అందుబాటులో ఉండాలంటే పాఠకులకు సంఖ్య పెరగాలి పుస్తకం చదివి చ కొని చదివి కొని చదవాలి అలాగే లైబ్రరీలు కూడా చాలా ఖాళీగా ఉంటున్నాయి అక్కడ కూడా పేపర్ చదవడానికో లేదంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకోవడానికికో ఉంటున్నారు తప్పించి పుస్తకం చదవడం నాలెడ్జ్ పెంచుకోవడంలాంటి వాటివి చాలా తక్కువ మంది ఉంటున్నారు అది కొంచెం పెరగాలంటే పిల్లల్లోని పుస్తక పఠన అనేది డెవలప్ చేయాలి ప్రెజెంట్ స్కూల్స్ అన్నిటిలోని కూడా పుస్తకాలు చదవడం నేర్పట్లేదు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు కూడా సెల్లో పలానా సెట్ చేయండి పలానా చూడండి చదవండి దాని మీద ప్రాజెక్ట్ చేయండి అని చెప్తున్నారు తప్పించి పుస్తకం చదవండి దాంట్లో ఉన్న మ్యాటర్ మీరు మ్యాటర్ లో నుంచి తయారు చేసి రాయండి అనేవి చెప్పట్లేదు సో అలా కాకుండా పుస్తకం చదవడము దాని గురించి రాయడము పిల్లలకు అలవాటు చేయాలి మల్టిపుల్ చాయిస్ వచ్చి అందరు కూడా టిక్ పెట్టడాలు చాలా సింపుల్గా టిక్ పెట్టేస్తే చాలు అనేది ఆలోచిస్తున్నారు కానీ దానివల్ల మనం ఎంత వెనకబడుతున్నాము అనేది తెలియట్లేదు ఏదో టిక్ పెట్టేసి టెక్నాలజీని పెంచుకుంటు ఉంటే మనం అభివృద్ధి చెందిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మన మైండ్ ఎంత వెనక్కి వెళ్ళిపోతోంది ఎంత స్తబ్దుగా ఉండిపోతోంది అనేది తెలియట్లేదు అన్నమాట